చెప్పండి హలో మ్యాడమ్ మీరు రాధికనా మాట్లాడేది నేను ఇక్కడ మన ఎమ్ఎన్ఆర్ స్కూల్ నుంచి మాట్లాడుతున్నాను అండి ప్రిన్సిపలు ఎమ్ఎన్ఆర్ స్కూల్ ప్రిన్సిపల్ నుంచి మాట్లా ప్రిన్సిపల్ని నేను మట్లాడుతున్నాను మీతో మీ అబ్బాయి ఎందుకు ఈరోజు స్కూల్ రాలేదండి ఓహో అవునా అందుకే ఇంకా రాలేడు తను ఎందుకు రాలేదా అని నేను కొనుక్కోడానికి కాల్ చేశాను మీకు ఓకే ఓకే పర్లేదు కానీ తను బాగా చదువుతాడు బాగా చదువుతాడు బాగా పాటలు పాడతాడు తను బాగా ఉంటాడు ప్రతి ప్రతి ఆక్టివిటీలో చాలా చురుగుగా తను పాల్గొంటాడు అందుకే బాగా చదువుతాడు అండి బాగా చదువుతాడు పాటలు చాలా బాగా పాడతాడు తనకి నేను ఏంటంటే ఒక మంచి స్టేజ్లో ఒక పెద్ద స్టేజ్ వరకు తీసుకు వెళ్ళాలని మేము ఆయనకు కా మీకు కాల్ చేసాము అంటే పెద్ద స్టేజ్ మీద పా పాటలు పాడించాలని అందుకని మీకు కాల్ చేశాం అదే మీకు ఒకసారి చెప్తాము మీకు కాల్ చేద్దామని తనది ఇంకా ఫ్యూచర్ బాగుంటుంది అందుకని ఒక పెద్ద స్టేజ్ పైన తనని పాడిద్దామని ఆలోచనతో కాల్ చేసిన్నాం అదే ఎందుకు అదేవిధంగా స్కూల్కి రాలేడు కదా ఏమైంది ఎట్లా ఫస్ట్ కాల్ చేద్దామని చేసాను అండి అంటే మేము ఇక్కడ ఒక మండే రోజు ఒక ఒక ప్రోగ్రాం ఉంది ఈవెంటు అందులో పాడిద్దామని అవునండి అది తను బాగా పాడతాడు మంచిగా చదువుతాడు చాలా మంచి అబ్బాయి చాలా మంచిగా చదువుతాడు డిసిప్లెయిన్ అది బాగుంటుంది ఇక ఎందుకు రాలేదని నేను ఇక్కడ కాల్ చేసాను ఆల్రెడీ తన టీచర్తో కూడా కాల్ చేపించాను క్లాస్ టీచర్తో చెప్పారంట కదా ఓకే అండి మీరు ఎప్పుడు పంపిస్తారు అండి మరి అబ్బాయిని ఓకే అండి పర్లేదు మీ అబ్బాయిని తగ్గగానే పంపించండి సరేనా ఓకే అండి